నా ఫ్రెండ్ నాకు మంచి హెయిర్ ఆయిల్ మంచి హెయిర్ ఆయిల్ వాడు బాగుంటుంది అని చెప్పింది నాకు జుట్టు రాలడం సమస్య ఉందని హె కుంకుడు కాయల నూనెతో తయారు చేసినది నూనె తీసుకొచ్చి ఇచ్చింది బాగుంటుంది అని చెప్తే వాడాను ముందుకంటే ఇప్పుడు జుట్టు రాలడం ఎక్కువైపోయింది దాన్ని వాడొద్దు అనుకుంటున్నాను అస్సలు బాలేదు అది ఎవరితో వాడొద్దని చెప్దాం అనుకుంటున్నా ముందుకంటే జుట్టు ఎక్కువ రాలుతుంది ఆయిల్ అంత మంచిగా లేదు మానేసిన నేను మీరు కూడా ఎవరు వాడొద్దు అనే చెప్తున్నా